మా తెలంగాణలో అయితే అతిపెద్ద రుచికరమైన వంటకం అంటే ఫస్ట్ వచ్చేసి ఘాటుఘాటుగా చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ కాదు చికెన్ కర్రీ కూడా ఇక్కడైతే మా మా తెలంగాణాలో అయితే బాగా అందరూ చికెనే తింటారు ఆ చికెను ఎన్ అంటే కొంతమంది ఏంటంటే కోడిని వాళ్ళ వాళ్ళ ఓన్గా కోడి ఉంటుంది కదండి ఆ కోడిని కట్ చేసుకొని వాళ్ళంతట వాళ్లే వాళ్లంతా వాళ్ళే వండుకొని మంచిగా ఉప్పు కారం అన్ని పట్టించుకోని మంచిగా వాళ్లంతట వారే చేసుకుంటారు కాకపోతే తెలంగాణాలో కొంతమంది హైదరాబాద్లో ఇలా ఉండేవాళ్ళు విలేజ్లో ఉండేవాళ్ళేమో ఇట్లా గూడెంలలో ఇట్లా ఉండే వాళ్ళేమో ఏమంటారు ఇట్లా వాళ్ళకుంటాయి కదండి అలాంటివి వాళ్ళు తెచ్చుకొని కట్ చేసుకొని కోసుకొని తింటారు అన్నమాట కాకపోతే తే హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళైతే షాప్లల్లకి అట్లా అట్లా పోయి కొనుకొచ్చుకొని చికెన్ కర్రీ అయితే చేసుకోవడం జరుగుతుందండి బాగా అయితే ఇక్కడ ఇక్కడ అయితే బాగా చికెన్ కర్రీయే తింటారండి నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా చెప్పాలంటే రెస్టారెంట్స్లలో చికెను మటను ఫిష్ ఫ్రాన్స్ ఇలాంటివి అయితే బాగా తింటారండి మా తెలంగాణలో ఘాటుఘాటుగా ఇక్కడైతే చప్పగా అస్సలు తినరండి ఒకసారి మేము మా ఫ్రెండ్స్తో కూడా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్ళామండి చికెన్ బిర్యాని మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఈ మూడు ఆర్డర్ చేశాము ఈ మూడు ఆర్డర్ చేసి మేము టేస్ట్ చేశాం చాలా అంటే చాలా ఘాటుగా చాలా అంటే చాలా ఘాటుగా ఉందండి ఇంకా చెప్పాలంటే శాఖాహారం అంటే వచ్చేసి శాఖాహారం వచ్చేసి చెప్పాలంటే ఏమంటారు తింటారు కాకపోతే రేర్గా తింటారు ఇంకా ఇట్లా బూందీ లడ్డూలు ఇలాంటివి ఉంటాయి కదండి అవైతే చాలా చాలా చాలా చాలా తింటారండి స్వీట్సు ఇట్లాంటివి తింటారు శాఖాహారం పకోడి సమోసా ఇలాంటివి అయితే వాళ్లంత వాళ్లే చేసుకొని తింటారండి మేమైతే మేమైతే ఎక్కడికైనా ఇప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్కు వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ మేము తినేదైతే చికెన్ బిర్యానీ అండి ఇంకా చెప్పాలంటే ఇట్లా వేరే వేరే ప్రాంతంలల ఇట్లా బొబ్బట్లు బూంది మిఠాయి అనకుండ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు అండి బొబ్బట్లు అంటే అంటే బయట చెట్లకి ఇట్లా ఉంటాయి కదండి అవి తెచ్చు అంటే వాళ్ల పొలంల దగ్గర ఇట్లా ఉండడం అవి తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినడం అట్లాంటివి చేస్తారు లేని వాళ్ళు ఏందంటే కొనుకొచ్చుకొని చేసుకొని అయితే పక్కా తింటారండి వాళ్ళు ఇక్కడ ఫేమస్ అయితే అదే అండి ఫస్ట్ ఫేమస్ ఫేమస్ రుచికరమైన వంట అంటే చికెన్ అండి ఇంకా పులిహోర ఇలాంటివి కూడా బాగా బాగా చేసుకొని తింటారు ఒకసారి అయితే నేను నాకు పులిహోర అయితే చెయ్యడం రాదండి ఒకసారి నేను నిమ్మకాయ బదులు విమ్ వేసినా అండి అంటే టేస్ట్ కోసం కాకపోతే అది వేస్తే మనం తినవద్దు అదేమన్నా కెమికల్స్ కలుస్తాయి మనం పులిహోర చేసుకోవాలంటే అన్నం ఉండాలి పల్లీలు పోపు వేసుకోవాలి నిమ్మకాయ లేదా చింతపండుతోని కూడా మనం చేసుకోవచ్చండి ఈ ఈ విధ ఈ వంటలైతే మనం మనం ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే మన ప్రాంతం మన తెలంగాణ వాళ్లు మాత్రమే ఇలాంటివి తినగలుగుతారు మళ్ళీ వేరే సైడ్ వాళ్లయితే తినలేరు చికెన్ మీకు ఎలా చెయ్యాలో అసలు తెలుసా అండి మనం ఫస్ట్ చికెన్ తెచ్చుకోవాలి చికెన్ తెచ్చుకున్న తర్వాత మంచిగా దాన్ని కడు కడగాలండి కడిగిన తర్వాత ఉప్పు కారం పెరుగు అల్లం ఎర్రగడ్డ ఇవన్నీ వేసి మంచిగా కలిపి అందులో కొంచెం పెరుగు కూడా వేసి మంచిగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కొద్ది సేపు కొద్దిసేపు అంటే నేను చెప్పేది ఏంటంటే చికెన్ బిర్యానీ గురించండి ఒకవేళ మనం చికెన్ కర్రీ చేసుకోవాలన్న అట్లా చేసుకొని తర్వాత మనం చేసుకోవచ్చండి మంచిగా ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై చేసుకొని తినవచ్చు ఇక్కడైతే మా తెలంగాణలో అయితే బాగా ఫ్రై తింటారండి బాగా ఫ్రై తింటారు కర్రీ కూడా ఫుల్ ఫుల్గా తింటారండి ఇంకా కొన్ ఇంకా చెప్పాలంటే వంటలు కూరగాయలు కూడా కూరగాయలు కూడా బాగానే తింటారు కాకపోతే తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ల హైదరాబాద్ల మాత్రం బాగా చికెన్ బిర్యానీలు ఇవైతే బాగా తింటారండి ఇంకా ఇంకేం చెప్పాలండి మీకు ఇంకా బూందీ లడ్డూ బూందీ లడ్డూ బూందీ లడ్డు అనవచ్చు బూందీ మిఠాయి అనవచ్చు తెలుసా అండి మీకు బూందీ లడ్డూ ఒకవేళ మేము బయట పోయి ఇట్లా కొనుకొచ్చుకున్నాం అన్నామనుకోండి అది బూందీ లడ్డు అవుతుంది అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మిఠాయి బూందీ మిఠాయి అవుతుంది మనం ఇంట్లో ఎక్కువ స్వీట్స్ ఏం చేసుకోలేము అండి నాకు తెలిసినంత వరకు అయితే కలాకండ్ కూడా కలాకండ్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి కలాకాండ్ స్వీట్ మీకు తెలిసిందే అనుకుంటున్నా ఎట్లా చేసుకుంటారో అనేది నేను చెప్తా వినండి పాలు ఉంటాయి కదండి బాగా మనకి ఫుల్ చాలా స్వీట్ కావాలి అనుకుంటే మనం చాలా పి చాలా పాలు తెచ్చుకోవాలండి ఇంకా బర్రె పాలైతే ఇంకా బాగా మంచిగా వస్తుంది అండి మన ప్యాకెట్ పాలైతే కూడా అంటే కొంచెం ప్యాకెట్ పాలు కొన్ని కల్ కల్తీ ఉంటాయి కదండి అవి కొంచెం మంచిగా ఉండవండి నాకు తెలిసినంత వరకు అయితే బర్రె పాలు బర్రె పాలు తెచ్చుకోని మనం మన మన మన బర్రె పాలైతే ఇంకా బెటర్ అండి నాకు తెలిసినంత వరకు అవి తెచ్చుకోని ఒక గిన్నెలో పోసుకోని కలిపి కలిపి కలిపి కలిపి కలిపి కలిపి కలిపి చేస్తే ఒక గులాబ్జా అంటే మనం షా చ చక్కెర అనేది వెయ్యాలండి మీకు తెలిస్తే తెలిసిందే అనుకుంటా చక్కెర చక్కెర అయితే వెయ్యాలండి చక్కెర వేసి కలిపి కలిపి అక్కడనే ఉండాలండి మనం అక్కడనే ఉండకపోతే ఏంటంటే పాలు అనేది ఇంకిపోతాయండి మనం కలుపుతూనే ఉండాలండి కలిపిన తర్వాత అదొక స్వీట్ అవుతుంది కలాకాండ్ అనేది అవుతుందండి ఫస్ట్ ఫస్టే మనకి ఇంట్లో ఇట్లా గట్టిగా తిన అంటే గట్టిగా అయితే ఉండదు మనం వేడివేడిగా తినాలనుకున్నా కూడా తినలేము ఎందుకంటే అది స్వీట్ కదండి స్వీట్ మనం చల్లగా స్వీట్గానే తినాలనుకుంటాం అది అయిన తర్వాత మనం అదేంటంటే మనం పక్క అంటే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో లేదా బయటనే ఒక దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ బయటుంటే బయట కూడా పెట్టుకోవచ్చు అది పెట్టుకుంటే గట్టిగా అయిపోతుంది అండి గట్టిగా అయిపోయిన తర్వాత మనం తీసి తిన్న తర్వాత అహా తీసాక మనం కట్ ఒక ఒక లెవెల్లో మనం మంచిగా కట్ చేసుకొని లేదా ఒక స్పూన్ తీసుకొని తిని టేస్ట్ చేయండి ఖచ్చితంగా బాగుంటుంది తెలంగాణ వాళ్లయితే బాగా తినేదైతే కలాకండ్ స్వీట్ లడ్డూలు ఇప్పుడైతే మొతిచూర్ లడ్డు కూడా ఫేమస్ అయ్యిందండి ఇక్కడ మొతిచూర్ లడ్డు కూడా మీకు తెలిసిందే అనుకుంటున్నా నాకు తెలి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అప్పట్లో బ ఇట్లా ధమ్ బిర్యానీ ఇంకా బిర్యానీలో ఇవి అప్పట్ అప్పట్లో అయితే ఓన్లీ బిర్యానీ అనే వాళ్లు ఇప్పట్లో అయితే ధమ్ బిర్యానీ అని పాట్ బిర్యానీ అని కుండ బిర్యానీ కుండ బిర్యానీ అని బుట్ట బిర్యానీ అని ఇంక దే అంటే బుట్ట బుట్ట బిర్యానీ అంటే బుట్టలో బిర్యానీ పెడితే అది బుట్ట బిర్యానీ అవుతుందండి ఒక పా కుండ బిర్యానీ అంటే కుండలోనే వండుతారు కదండి కుండలోనే వండి కుండ బిర్యానీ అంటారు దాన్ని ఇంకా ఇలాంటియి చాలా రకాలు ఉన్నాయండి మా దాంట్లో అయితే నాకు తెలిసినంతవరకు ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఈ ఈ ఇలాంటివి అయితే తెలంగాణలో అయితే బాగా ఫేమస్ అండి బాగా తింటారు మనుషులైతే ఇంకా కొంతమంది పొ గు ఊర్లలో ప్రాంతంలలో ఉండేవాళ్ళైతే నాకు తెలిసినంతవరకు అయితే వాళ్ళు వాళ్లంతలా వాళ్ళు వండుకో చికెనే వండుకుంటారు కాకపోతే ఇప్పట్లో ఇప్పట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇంట్లో చెయ్యడం జరుగుతుంది వాళ్ళైతే బాగానే చేసుకుంటున్నారు అంటే ఈజీ గానే ఉంటుందండి చేస్తే మీకు తెలుసు తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఫేమస్ అయితే ఫస్ట్ వచ్చేసి చికెను ఇవే అండి ఇంకా చెప్పినా కదండీ సమోసా అయితే ఇంకా ఫేమస్ అండి బస్టాండుల్లో కూడా సమోసాలు చేసి అమ్ముతారు ఇంకా మీరు ఎక్కడన్నా దూరం ప్రయాణించేటప్పుడు కూడా పులిహోర కావాలన్నా పులిహోర చేస్తారు అక్కడ పులిహోరలో పులిహోరాలు చేసి ఓన్లీ అక్కడ ఇట్లా లే నిమ్మకాయతోని ఉండదండి పులిహోర చింతపండుతో పులిహార చేసిందుంటది మనకి దొరుకుతదండీ మనం బస్టాండులల్లో కచ్చితంగా దొరుకుతాయి సమోసా అయితే పక్కా దొరుకుతదండి మీకు చిన్న సమోసా కావాలంటే చిన్న సమోసా ఇంకా చెప్పాలంటే ఇక్కడ తెలంగాణలో కరీంనగర్ సైడ్ కూడా చికెన్ చికెనే ఫేమస్ ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇంకా గప్చుప్ ఉంటాదండి చాట్ బండ్ అవి కూడా బాగా ఫేమస్ అండి ఇక్కడ బయటకెళ్ళిన వాళ్లయితే చిన్న చిన్న పిల్లలైతే పక్కా గప్చుప్ తింటారండీ ఎళ్ళిన వాళ్ళైతే నాకు తెలిసినంతవరకు నేను కూడా అండి మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు బిర్యానీ తిన్నా అని చెప్పినా కదండి దాని తర్వాత కూడా మేము చ గప్చుప్ తిని ఇంకా అక్కడ చ చెరుకు బండి కూడా చెరుకు కూడా చాలా అంటే చాలా ఫేమస్ అండి చెరుకు రసం కూడా చాలామంది చాలా బా తాగుతారండి ఎండాకాలంకైతే ఇంకా చాలా బాగా చాలా అంటే చాలా బాగా యూస్ చేస్కుంటరు నాకు తెలిసినంతవరికైతే అంతే అండి ఇంకని తెలంగాణలో అయితే ఇవి చాలా ఫేమస్ అండి